నేను నా కుటుంబ సభ్యులతో బయటకు వెళ్ళినప్పుడు నా మొక్కల చుట్టూ ఒక కంచెని ఏర్పరుస్తాను ఎటువంటి మృగాలు గాని కీటకాలు గాని వాటిని దరిచేరకుండా చూసుకునేలాగా ఒక కంచెను ఏర్పరిచి వాటిని సంరక్షిస్తాను మా ఇరుగు పొరుగు వారికి చెప్పి ఉదయం సాయంత్రం నీళ్ళు పోసి వాటిని శుభ్రంగా చూసేలా చేస్తాను లేదు వాళ్ళు అందుబాటులో లేకపోతే ఒక తోటమాలిని ఏర్పాటు చేసి వాటిని చూసుకోమంటాను వారు దానిని చూసుకున్నందుకు గాను ఎంతో కొంత నగదును వారికి ఇస్తాను